హలో హలో హలో చెప్పండి హలో

ఒక ఫ్లోర్కి వచ్చి లక్ష రూపాయల దాకా అవుతుందండి అది మీరు అది మీరు ఎంచుకునే రాయిని బట్టి మీరు మీకు కావలసిన టైల్స్ని బట్టి రేట్లు ఉంటాయండి దాన్ని బట్టి ఒక్కొక్క గదికి వచ్చి ట్వెల్వ్ ట్వెల్వు ఫీటు ఏరియా ఫోర్ ఇంచెస్ అయితే దగ్గర దగ్గర పాతిక వేలు ముప్పై వేలు అవుతుంది పాతిక వేలు నుంచి స్టార్ట్ అవుతుందండి గదికి వచ్చి రాయి మీరు చూసుకునే దానిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే దానిని బట్టి ఉంటుంది ఇది ఇక్కడ ఈ ఈ కంట్రీల అదే ఇండియన్ది అయితే తక్కువగా ఉంటుంది అదే వేరే కంట్రీ అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి ఫ్లోర్కి వచ్చి ఇదే లక్ష లక్ష మినిమమ్ పడుతుందండి లక్ష పైన ఇంకా మీకు ఇంకా కాస్ట్లీ కావాలి అంటే లక్షా యాభై వేలు దాక కూడా అవ్వవచ్చు అదే నాలుగు ఫ్లోర్లు అంటున్నారు కాబట్టి మనం ఒక మూడు లక్షలు అయ్యే మూడు లక్షలు అలా చూద్దాము మీకు మీకు కుదిరిన దానిని బట్టి మీరు ఎంచుకునే దానిని బట్టి ఉంటుందండి మార్బుల్ రేటు తగ్గించే చెప్తాము అండి మీరు వస్తే ఒకసారి తీసుకునే దానిని బట్టి మార్బుల్ రేట్ని మేము చెప్తాము అప్పుడు మీరు ఏది అనేది కలరు మీకు నచ్చిన కలర్ని చూసుకుంటే ఆ కలర్ని బట్టి ఆ రాయిని బట్టి మేము రేట్ చెప్తాము మీరు డిసైడ్ చేసుకుందురు కానీ

ఓకే అండి సరే